స్పీక్ అవుట్ ది ఫాలోయింగ్ నేమ్స్ ఆఫ్ ఫుడ్స్ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఎగ్ బిర్యానీ ఫిష్ బిర్యానీ కొండ బిర్యానీ బొంగు బిర్యానీ ప్రాన్స్ బిర్యానీ ఎగ్ ఫ్రైడ్ రైస్ చికెన్ చికెన్ ఫ్రైడ్ రైస్ వెజిటేబుల్ లెమన్ రైస్ రైస్ చిట్టి ముత్యాల బిర్యానీ చిల్లీ చికెన్ చపాతి కుర్మా ప్రాన్స్ ఫ్రై చికెన్ మంచూరియా కర్డ్ రైస్